హలో చెప్పండి మేడం అవునండి వినిపిస్తోంది చెప్పండి అవును మేడం చెప్పండి మేడం ఒకే మేడం ఏ రేంజులో చూడమంటారు మ్యాడమ్

ఒకే మేడం ఇప్పుడైతే ఒక ఒక మొబైల్ చాలా మూవింగ్లో ఉంది ఇప్పుడు చాలా మంది అదే అడుగుతున్నారు చాలా బాగుంది తక్కువ రేట్లో ఇంత స్పెసిఫికేషన్ ఉంది ఫీచర్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పి రెడ్మి నైన్ మీకు ఒకేనా రెడ్మి రెడ్మి నైన్ వచ్చేసి ఇప్పుడు చాలా మూవింగ్లో ఉంది చాలా మంది అదే తీసుకుంటున్నారు క్యామెరా క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ క్యామ్ వచ్చేసి థర్టీ మెగా పిక్సెల్స్ క్యామ్ ఉంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వెంటీ మెగా పిక్సెల్స్ క్యామ్ అండి డ్యుయల్ క్యామెరా తర్వాత వచ్చేసి డిస్ప్లే అంతా చాలా స్మూత్గా ఉంది గేమింగ్కి చాలా బాగుందని చెప్తున్నారు ఛార్జింగ్ చాలా సేపు

ఆహా లేదండి హీటింగ్ ప్రాబ్లమ్ లేదు దీంట్లో ఫోర్ థౌజండ్ ఎంఎస్

క్లారిటీ మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు థర్టీ మెగా పిక్సెల్స్ క్యామ్ కదా మేడం డ్యుయల్ క్యామెరా పిక్సె పిక్సెళ్ళు పిక్సల్స్ అంతా బాగా వస్తున్నాయంట పిక్చర్స్ చూడటానికి చాలా క్లారిటీగా ఉందని చెప్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఇంటర్నల్ మెమరీ వచ్చేసి వన్ ట్వెంటీ ఎయిట్ జీబీ మ్యాడమ్ ఎక్స్టెండబల్ మెమరీ కూడా ఉంది ఇంటర్నల్ ర్యామ్ వచ్చేసి ఫోర్ జీబీ మేడం చాలా ఫాస్ట్గా ఉంటుంది చార్జర్ కూడా ఫా ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగే పెట్టిన హాఫనవర్కి ఛార్జింగ్ ఎక్కేస్తుంది హీటింగ్ ప్రాబ్లం అయితే లేనే లేదు మేడం మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి మొబైలు స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అన్నీ వస్తాయి రెవ్యూస్ కూడా చాలా బాగుంది ఇప్పుడే మా షోరూంలో ఈ ఈ మొబైల్ వచ్చేసి గత రెండు నెలల నుంచి బాగా మూవ్ అవుతుంది అందరూ చాలా మంది దీన్నే తీసుకుంటున్నారు మీరొకసారి రేపు షోరూంకి వచ్చి చూడండి మేడం మీరు చూస్తే మీకే కొంచం అర్థమవుతుంది మీరు రేపు షోరూంకి వచ్చే పని అయితే నేను కొన్ని మోడల్స్ తెప్పిస్తాను ఇంక కొన్ని చూడండి శాంసంగ్ ఇలాంటివన్ని కూడా తెప్పిస్తాను కాని రెడ్మిది ఇది చాలా బాగుంది మీరు చూడండి మీరు చూస్తేనే మీకు అనిపిస్తుంది అనమాట

మేడం ఇది వచ్చేసి మీరు టెన్ కే లోపల అడిగారు కాబట్టి ఇది తొమ్మిదివేల ఐదువందలే మ్యాడమ్ తప్పకుండా మేడం మీరు రేపు రండి తొమ్మిది గంటల నుంచి ఉంటాం మేడం మేము మార్నింగ్ మీరు తొమ్మిది తరవాత ఎప్పుడైనా రావొచ్చు వచ్చేముందు కాల్ చెయ్యండి నేను అవైలబుల్లో ఉంటాను మీకు కొన్ని మోడల్స్ చూపిస్తాను మీరు ఏది ఏది ఒకే అనుకుంటే అది తీసుకోండి మేడం ఒకే మేడం థ్యాంక్ యూ మేడం